బట్టలు ఉతకడానికి సబ్బు సర్ఫు ఎక్కువగా వాడటం లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది వాషింగ్ మిషన్ తీసుకుంటున్నారు చాలా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడు ఎక్కువ వాషింగ్ మిషన్ తీసుకోవడం లేదు అందుకే వాళ్ళు బట్టలు చేత్తోటే ఉతుకుతారు దాంట్లో సబ్బు ఇంకా సర్ఫ్ ఆ పెడతారు అదే ఈ వాషింగ్ మిషన్స్ వాళ్ళైతే లిక్విడ్ ఇట్లా పోస్తారు ఇప్పుడు మరీ పేదవాళ్ళకు అసలు బట్టలే ఉండవు ఎందుకంటే వారికి డబ్బులు ఉండవు వాళ్ళు పని చేసుకోవడానికి పని ఉండదు పని చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వరు ఎవ్వరు ఎక్కువ తక్కువ ఎక్కువ ఎవరు ఇవ్వరు మళ్ళీ ఇంకా వివిధ వాతావరణ పరిస్థితిలో వాటిని ఆరబెట్టడం కూడా కష్టమే బట్టలని ఎందుకంటే ఎండాకాలంలో ఎండుతాయి బాగా చలికాలంలో తక్కువ ఎండుతాయి అదే వర్షాకాలంలో ఎండ ఇట్ల వర్షం పడ్డప్పుడు స్మెల్ వస్తాయ్ అవి మనకు వాటర్ ఎక్కువ అవసరం ఉంటాయ్ కాబట్టి నీరు ఎక్కువ వృధా చేయకూడదు ఎందుకంటే వాళ్ళు నీరు ఇప్పుడు మనం ఎక్కువ తక్కువ నీళ్లు యూజ్ చేయొద్దు స్కూళ్ళలో ఎక్కువ వాటర్ యూజ్ చేస్తుండ్రు వాళ్ళు ఇట్లా ట్యాప్ కట్ వాష్ రూమ్స్ వెళ్ళినప్పుడు ట్యాప్ కట్ చేస్తాలేరు మళ్ళీ ప్లేట్స్ కడగంగా బాగా సేపు కడుగుతారు ఇట్లా బాగా ఇట్లా యూజ్ చేస్తుండ్రు స్కూళ్ళలో బాగా వాటర్ వేస్ట్ అయితున్నాయ్ ఊర్లలో కూడా బాగా వేస్ట్ అయితున్నా కొంతమందికి ఊర్లలో సగం మందికి వాటర్ వస్తే ఇంకొంతమందికి వస్తలేవు అందుకే విలేజ్ పీపుల్స్కి ఎక్కువగా వాటర్ వృధా చేయడం ఇష్టం ఉండది వాళ్ళు కూడా బట్టలు చేత్తోటే ఉతుకుతారు విలేజ్ పీపుల్స్ అందుకే నేను కూడా అనుకుంటున్నాను వర్షం పడ్డ పడ్డకుండా వాటర్ వేస్ట్ చేయొద్దంటే చెట్లు ఎక్కువగా నాటాలి చెట్లు నాటితే వర్షం తక్కువగా పడకుండా మంచిగా వర్షం పడుతుంది మనకు నీరు కూడా వేస్ట్ కాకుండా అవుతుంది నాకైతే బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్స్ కన్నా చేత్తోటే మంచిగా అనిపిస్తుంది